మా ప్రాంతంలో లేదా దగ్గర్లో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ముఖ్య ప్రదేశాలు కోటలు దేవాలయాలు ఉన్నాయంటే ఉన్నాయి మా ప్రాంతం అంటే మా జిల్లా దగ్గర తీసుకుంటే గాంధర్ కిల్లా అని ఒక అక్కడ దేవత ఉందని దేవత తిరిగిందని సమ్థింగ్ దేవతకు సంబంధించిన పురాణం ఒకటి చారిత్రక ప్రదేశం అంటే వేలాల జాతర ఇది మహాశివరాత్రి అప్పుడు వెళ్తే అక్కడ పెద్ద గుట్టు ఉంటుంది అనమాట ఆ గుట్ట ఎక్కితే మనకు భీముని పాదము అని భీముడు పడుకున్న ప్రదేశము అని భీముడు దగ్గర ఉన్న కుక్క చేతుల చిప్ప అని రకరకాల వాటి ముద్రలు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మా చెన్నూరులోనేమో శివాలయం అని దానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీంట్లో ముఖ్యమైంది ఏది అంటే దాంట్లో ఒక గర్భగుడి ఉంటుంది దాంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అన్నట్టు అది దాని యొక్క ప్రాముఖ్యత ఇంకొకటి ఇంకో శివాలయం అది ఎలా అంటే చుట్టూ చెరువు మధ్యలో ఒక ఆలయం దానిమీద శివుడు శివుడి లింగం దానిమీదకెళ్ళి పాములు ఉండడం దాని ప్రత్యేకత ఆ చెరువు మీదికెళ్ళి ఒక తొవ్వ ఉంటుంది సీదా నడుచుకుంటూ వెళ్తే శివాలయం సో ఇక్కడ చూడడానీకి పెద్ద ఈ చారిత్రాత్రం చారిత్రాత్మకమైన కట్టడాలు కావచ్చు దైవ దేవాలయాలు కాబట్టి చాలానే ఉన్నాయి వరంగల్ వెళ్తే భద్రకాళి టెంపుల్ పద్మాక్షమ్మ టెంపుల్ ఇంకా బెల్లంపల్లి దగ్గర సోముగూడెంలో ఒక పెద్ద చర్చి ఉంటుంది దాన్ని ఎలా అంటే ఆ బెల్లంపల్లి దరిదాపులే ఒక పెద్ద చర్చిగా పరిగణిస్తారు అన్నట్టు ఇందులో అన్నిటికంటే పవిత్రమైనది ముఖ్యమైనది ఏంది అంటే ఈ వేలాల జాతర ఇంకొకటి మా దగ్గర కాలేశ్వరం కోటిలింగాలలో ఒకటైంది ఈ కాలేశ్వరం కూడా అది